గురువుగారు నేను ఎం ఎస్ చదవాలని అనుకుంటున్నాను అందుకు వీసా ప్రాసెసింగ్ అవసరం కానీ వీసా కోసం ముందుగా పాస్పోర్ట్ ఉండాలి పాస్పోర్ట్ దరఖాస్తు ప్రక్రియను పూర్తిగా అర్థం చేసుకోవాలి అనుకుంటున్నాను దయచేసి దాని గురించి వివరంగా చెప్పండి

వింటూ వచ్చాను ఆయన ముందుగా పాస్పోర్ట్ దరఖాస్తు ప్రక్రియను నాకు వివరిస్తున్నారు ముందుగా ఆన్లైన్ దరఖాస్తు

జన్మధృవీకరణ పత్రము లేదా పదవ తరగతి పత్రము చిరునామా రుజువు అనగా ఆధార్ కార్డు ఓటర్ ఐ డీ బ్యాంక్ స్టేట్మెంట్ ఒక పూర్తి రుజువు అనగా పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఫోటోలు

అన్ని ధృవీకరణాలు పూర్తి అయిన తర్వాత పాస్పోర్ట్ ముద్రించి డెలివరీ చేస్తారు సమయావ్యవధి సాధారణంగా ఇరవై నలభై ఐదు రోజుల్లో వస్తుంది తత్కాల సేవ అయితే వేగంగా లభించవచ్చు అప్పుడు నేను ధన్యవాదాలు గురువు గారు ఇది నాకు స్పష్టంగా అర్థమైంది అయితే నేను నా చిరునామ రుజువు కోసం ఏ పత్రాలను ఉపయోగించాలో కొంత సందేహం ఉంది బ్యాంక్ స్టేట్మెంట్ సరిపోతుందా అప్పుడు నా గురువువారు ఏమి గురువు గారు ఏం అన్నారంటే

గ్యాస్ బిల్లు కూడా చిరు గ్యాస్ బిల్ కూడా చిరునామా రుజువు రుజువుగా ఉపయోగించవచ్చు ఒకదానికంటే ఎక్కువ పత్రాలు తీసుకెళ్తే ఇంకా మంచిది అన్నారు నా గురువు గారు అప్పుడు నేను

అన్నారు